తెలంగాణలో ముఖ్యమైన ప్రదేశాలు చార్మినార్ హైద్రాబాద్లో చార్మినార్ గోల్కొండ కోట బాలాజీ టెంపుల్ జూ పార్క్ చాలా ప్రదేశాలు ఉన్నవి చూడదగినవి హైద్రాబాద్లో చార్మినార్ వచ్చి పదిహేను వందల తొంభై ఒకటిలో నిర్మించబడినది తెలంగాణలో ముఖ్యమైనది పండగలు దసరా బతుకమ్మ పండగ బతుకమ్మ పండగ తెలంగాణ ఆడపడుచులకు ప్రత్యేకం తెలంగాణలో బతుకమ్మ పండగకి పుట్టింటికి కంపల్సరీ వస్తారు సంవత్సరంకొకసారి ఆడపడుచులంతా తన పుట్టింటికొస్తరు బతుకమ్మ పండుగ అనేది ఆడపడుచులంతా అన్ని రకాల పూలతో బతుకమ్మను చేసి తొమ్మిది రోజులపాటు బతుకమ్మ పండగ ఆడతారు తొమ్మిదో రోజు సద్ధుల బతుకమ్మ అంటారు బతుకమ్మ పండుగ బాగా జరుపుకుంటారు తెలంగాణలో స్పెషల్ ప్రత్యేకమైనది బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికీ ప్రతీక బతుకమ్మ పండుగ ఆ బతుకమ్మ పండగ చలికాలంకి ముందొస్తది వర్షాకాలంలో లాస్ట్ చివరికొస్తుంది దసరా తొమ్మిది రోజుల సద్దు బతుకమ్మ అయిపోగానే దసరా తర్వాత పదిహేను రోజులకు దీపావళి జరుపుకుంటారు దీ దీపావళి పండగ గూడా చాలా బాగా జరుపుకుంటారు తెలంగాణలో తర్వాత కార్తీకమాసం దీపాలు కార్తీక మాసం పూజలు ఈ తెలంగాణలో కరీంనగర్ జిల్లా వేములవాడాలో రాజరాజేశ్వర స్వామి గుడి ఉంటుంది అది ప్రత్యేకమైనది తెలంగాణలో కొండగట్టు అంజన్న స్వామి గుడి ఉంటుంది అది కూడా చాలా ప్రాముఖ్యమైనది తెలంగాణలో లక్ష్మీ నరసింహస్వామి అన్ని గుడులు ఉంటాయి